స్పీక్ అవుట్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ నెల్లూర్ బెంగళూర్ కడప బద్వేల్ ఆత్మకూర్ అనంతసాగరం చిలకలమర్రి వెర్రిగుంటపల్లి సంగం అనంతపూర్ కావలి జమ్మూ కాశ్మీర్ కొత్తపల్లి కలువాయి చీపినేపి మహిమలూరు తోపుగుంట హైదరాబాద్ బాపనపల్లి అమరావతి కోయంబత్తూరు చెన్నై అమలాపురం రేవూరు ఏ యస్ పేట వడ్డిపాలెం